ఈ మధ్య కాలంలో ఆన్లైన్ క్లాస్లు అనేవి తరచుగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట ఈ అన్లైన్ క్లాస్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అప్రయోజనాలు ఉన్నాయి ముందుగా మనము అప్రయోజనాల గురించి మాట్లాడుకుందాము అప్రయోజనాలు అంటే త పొద్దునా త్వరగా లేచి బయటికి వెళ్ళి పది మందితో మాట్లాడుకుంటూ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తే ఆ పిల్లలకి చాలా మైండ్ రీఫ్రెష్మెంట్ ఉంటుంది హెల్త్ పరంగా చాలా అనాగ్య అనారోగ్య బారిన పడకుండా ఉంటారు అదే ఇంట్లోనే ఆన్లైన్ క్లాస్ తీసుకొని చేసారు అంటే విన్నారు అంటే బయటికి వెళ్ళకుండా గాలి వెలుతురు ఎండా ఇవన్నీ తగలకుండా అనారోగ్యాలు బారిన పడడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఈ బాడీ ఎప్పుడూ తిరుగుతూ బాగా ఉండాలి అలా లేదు అంటే బయటికి వెళ్తాము పది మందితో మాట్లాడుకుంటాము ఇలాంటివన్నీ ఉండాలి అదే ఆఫీస్కి వెళ్ళారు అంటే నెట్వర్క్ ఇష్యూస్ టెక్నాలజీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు అదే ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ అనేది వస్తాయి ఆ తరువాత కొన్ని యాక్సెసబులిటీస్ ఉండవు ఇంట్లో ఉ ఉన్నట్లు అయితే కొన్ని ఆఫీసులలో ఎక్సలెంట్గా మంచి ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతాయి ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట ఇది ఆన్లైన్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఏమిటి అంటే ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారు ఇంకా బాగా చదువుకొనే టైం అనేది దొరుకుతుంది